భారత దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకి ప్రభుత్వం అనేదిపెద్దపీట వేసింది మరియు వేరే దేశాలతో పోల్చి చూస్తే మనం ఇక్కడ గమనించవచ్చు ఆరోగ్య వ్యవస్థ కాని ఆరోగ్య శాఖకు సంబంధించిన వివిధ రకాలైన పనులు కాని చాలా మెరుగుగా కనబడుతుంటాయి మరియు అంటే ప్రైవేటు హాస్పిటల్ అనే కాదు ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మనం చాలా మెరుగైన మరియు నూతన సదుపాయాలతో కూడిన అన్నిరకాలైన సేవలని మనం గమనించవచ్చు అలాగే పరిశుభ్రతగాను మరియు క్యూ లైన్లో పద్ధతి కూడా అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోను క్యూ లైన్లు పరిశుభ్రత అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల విషయానికొస్తే అవి పూర్తిగా చాలా ఆహ్లాదకరంగాను మెరుగైన చికిత్సలతో కూడినవిగా ఉన్నాయి మరియు కొన్ని పెద్దపెద్ద సిటీస్లో అయితే ప్రభుత్వ ఆసుపత్రులు కూడా చాలా పద్ధతిలోనూ మరియు చాలా అధునాతనమైన సదుపాయాలతోనే నిర్వహిస్తున్నారు